పాత్రలను శుభ్రం చేయటానికి సబ్బు వాడతారు లిక్విడ్ వాడతారు బూడిద వాడతారు రకరకాలుగా వాడుతుంటారు పాత్రలు కొన్ని జిడ్డు పట్టినవి ఉంటాయి నార్మల్వి ఉంటాయి చాలా రకాలుగా ఉంటాయి జిడ్డు పట్టిన వాటిని మాత్రం విమ్ వేసి లిక్విడ్ వేసి విమ్ లిక్విడ్ వేసి బాగా తోముతాము ఇంకా కొన్ని మాడిపోయినవి అయితే బూడిద కూడా వేస్తాము బూడిద పీచు కొబ్బరి పీచుతో బాగా రుద్దేసి ఏమైనా క్లీన్ చేసేసి ఏమైనా నీళ్ళతో కడిగేస్తాము ముందుగా పాత్ర తీసుకొని నీళ్ళు తిప్పి కడి కడిగేసి వేసేసి కడిగేసి పోసేసిన తరువాత సబ్బు తీసుకొని కొద్దిగా బాగా రుద్ది రుద్దాకా జిడ్డు పోయేదాకా రుద్దుతాము రుద్దాకా మన బాగా పోయాక నీళ్ళతో కడిగేసి పారబోసాక ఇంకా ఏమైనా మిగిలి ఉంటే మిగిలినవి ఏమైనా కనిపిస్తే కంటికి మళ్ళీ అక్కడ సబ్బు తీసుకొని మళ్ళీ అక్కడ బాగా రుద్దుతాము రుద్దాకా మనం కడిగేసి ఆ పాత్రలన్నింటికీ బోర్ల బోర్ల పెడతాము ఎందుకంటే నీరంతా ఇంకిపోవాలి క్రిందికి వెళ్ళిపోవాలి కాబట్టి బోర్ల వేస్తాము బోర్ల వేసాక అని ఎండబెట్టాక ఎక్కడివి ఎక్కడ పాత్రలు అక్కడ సరిచేసుకుని యదావిధిగా పెట్టుకుంటాము ఏదైనా పాత్రలు తోమడం అంటే ఇదొక రకం ఇంకోరకం ఏంటంటే అన్నింటినీ ఇప్పుడు రకాల ఇప్పుడు కొన్ని మిషన్లు వచ్చేసాయి అన్నీ దాంట్లో వేసేసి కొంత సపరేటుగా ఒక బ్లాక్ ఉంటుంది అక్కడ విమ్ లిక్విడ్ వేసేసి ఒక వన్ అవర్ టైం పెట్టేస్తే అన్నీ అదే తోమేసుకుని బైటకి వస్తుంది ఇలా ఇప్పుడు కొత్త టెక్నాలజీ వచ్చినందు వల్ల ఇదీ ఇట్లా ఇప్పుడు అందరూ ఈ ఈ రకంగా వాడుతున్నారు పాత్రలని ఇలా వాడతారు ఇలా కడగడానికి ఈ రెండు మెతడ్లూ వాడుతుంటారు